లేచారా ఏంటి ఏం చేస్తున్నారు పేపర్ చదువుతున్నారా

అర్ధం అయ్యిందండి చూస్తే అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటీ అవునండి వీళ్ళు వేరే వాళ్ళని ఎవరిని రానివ్వట్లేదండి మొత్తం ఈళ్లే ఆక్రమించారు మీడియా అంతా

లేదండి లేవండి వాటిలకి మనుగడ చాలా కష్టమవుతాయండి ఎందుకంటే వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువ కదండి బాగా పోటీ ఎక్కువండి వీళ్ళవి అంటే వాళ్ళు ఎప్పుడునించో ఉన్నోళ్లండి వాళ్ళు అవునండి అవునండి ఒకొక్క పా ఒకొక్కా పత్రికా ఒక పార్టీ ఎనకల ఉంటుందండి అంతేనండి మరి వాళ్ళు అంటే ఇంక అవి నడపాలంటే తప్పట్లేదండి వాళ్లకి కూడా వాళ్లక్కూడా అలాగ రాజకీయాలకి సపోట్ చేయాల్సి వస్తుంది లేకపోతే అంతేనండి ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు రాస్తారు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద వ్యతిరేఖంగా రాస్తూ ఉంటారు మనకి ఏది నిజమో ఏది అబద్దమో తెలీదు అవునండి అవునండి అవునండి అవునండి అవునండి

అవునండి ఆల్లు మరీ అంతేనండి వాళ్ళ పార్టీకి ఉండరండి పార్టీ అంతా సపోర్ట్ చేస్తూ ఉంటరు మన వాళ్ళు మన తెలుగు పత్రికలూ టీవీ చాలానాళ్ళు అలాగ కాదండి ఆళ్ళకి ఏదైతే లాభమో టిఆర్పీలు ఏవైతే ఎక్కువస్తాయో దాని మీద వాళ్ళు మాకు ఎక్కువ అవునండి అవునండి అవునండి అవునండి అవునండి ఇన్ని మనకి ఎక్కువైపోతున్నాయ్ ఏది నమ్మాలో తెలియట్లేదు ఇదివరకు దూరదర్శన్ ఒకటి వచ్చేదండి మనకి అప్పట్లో న్యూస్ ఏమన్నా ఉంటే మా ఊర్లో అదే అందరికి ఒకటే ఉండేదండి ఒకే సమాచారం అది చాలా మాటికీ కరెక్ట్గా ఉండేదండి అప్పట్లో ఇంతా రాజకీయాలు లేవండి రాజకీయాలు అప్పుడు మీడియాలోకి రాలేదండి అలా కొంచం కరెక్ట్గా చెప్పేవారండి ఏదైనా అవునండి అవును అవునండి అవునులెండి అవునండి అవును అవును అవునండి అవునండి అవునండి మనకి ఒక సామెత ఉంటాది విన్నారా మీరు నిజం చెప్పులేసుకునే లోపులు అబద్దం మొత్తం ఊరంతా తిరిగోచ్చేత్తుందంటారు విన్నారా మీరు సామెత అదండి పరిస్థితి ఇప్పుడు ఇంతకన్నా ఉదాహరణ ఏం లేదండి చెప్పుకోడానికి మరి లేదన్నా ఇప్పుడు కూడా రా రాజకీయ నాయకులని ఈల్లందరిని ఎప్పుడూ చంపుకుంటూ ఉంటన్నారండి నిజంగా ఇప్పుడు ఏమైందో వాళ్ళేమన్నా చనిపోయారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా హత్య చేశారా ఏమీ తెలియకుండానే మధ్యలో కేసులనేవి అలా మరుగున పడిపోతున్నాయి మరుగున పడిపోతున్నాయండి రేప్ కేసులు కూడా అంతేనండి వాళ్ళు అసలు నిజంగా ఎవరు చేశారు ఇయన్నీని ఏమీ తెలియట్లేదండి తెలియకుండనే మధ్యలో కేసులనేవి అర్దాంతరంగా మనకి వాయిదా పడిపోతున్నాయి మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అన్నీ ఇలాగే ఉంటాయండి ఎందుకులెండి మనకెందుకు కానీ ఇవన్నీ వెల్లండి వెల్లండి నేను పాల ప్యాకెట్కి అని వచ్చా పాల ప్యాకెట్కి అని వచ్చానండి అంతే సరేనండి ఉంటానండి